అవును భారతదేశాన్ని మార్చిన అనేకమంది పారిశ్రామిక వేత్తలు మరియు వ్యాపారవేత్తలు ఉన్నారు ఉదాహరణకు దీరుబాయ్ అంబాని భారతదేశంలో వ్యాపార రంగాన్ని విప్లవాత్మకమ విప్లవాత్మకంగా మార్చారు ఆయన కర కరణంగా ఆయన కారణంగా రిలయన్స్ గ్రూప్ ఏర్పడి అన్ని రంగాలలో విస్తరించింది అలాగే నారాయణమూర్తి మరియు అజిమ్ ప్రేమ్ జీ లాంటి ఐటీఓ రంగనేతలు భారతదేశాన్ని గ్లోబల్ టెక్ హబ్గా మార్చడానికి సహాయపడ్డారు ఎలా వ ప్రపంచానికి ఈ విధంగా మార్పు తీసుకు వచ్చారు మన దేశంలో రతన్ టాటా ముకేష్ అంబానీ మరియు సుందర్ పిచాయ్ లాంటి వారు కూడా కొత్త మార్గా మార్గాలను అసరించారు గత కొన్ని ఏళ్లుగా మన జీవితాల్లో టెక్నాలజీ పెరుగుదల వల్ల అనేక మార్పులు వచ్చాయి ఇప్పుడు ఫోన్లో కేవలం ఒక్క క్లిక్తో చాల షాపింగ్ చేయగలం ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వగలం అలాగే రవాణా మరి మరింత సులభమైంది